ఒకరోజులో నా ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ యాక్సిడెంట్లు యొక్క మంచి మూలాలు వీటిని రోజులో కనీసం ఐదు సార్లు తినడం చేస్తాను అది నాకు చాలా ముఖ్యం ధాన్యాలు కార్బోహైడ్రేట్ ఫైబర్ మరియు ప్రొటీన్ల యొక్క మంచి మూలాలు తృణధాన్యాలు బ్రౌన్ రైస్ మరియు ఓట్స్ వంటి పూర్తి ధాన్యాలు తింటాను పాలు మరియు పాల ఉత్పత్తులు ప్రోటీన్ క్యాల్షియం మరియు విటమిన్ డి యొక్క మంచి మూలాలు ఉంటాయి అందువల్ల వాటిని కూడా తీసుకుంటారు మరీ ముఖ్యంగా మాంసం చేపలు మరియు గుడ్లు ప్రోటీన్ ఐరన్ మరియు విటమిన్ బి ట్వల్వ్ యొక్క మంచి మూలాలు ఉంటాయి అలాగే నీరు మన శరీరం యొక్క అన్నీ శారీరక విధులకు చాలా ముఖ్యం నేను అయితే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగుతాను సమతుల ఆహారం మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలను అందిస్తుంది సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్యకరమైన బరువు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయ పడుతుంది శక్తీ మరియు ఉత్పాదకత సమతుల్య ఆహరం తీసుకోవడం వల్ల మనకు మరింత శక్తీ మరియు ఉత్పాదకత లభిస్తుంది రోగ నిరోధక శక్తీ సమతుల్య ఆహరం తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తీని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది